నేను మొన్న మీ రెస్టారెంట్లో పాయసాన్ని ఆర్డర్ చేశాను అది తిన్న తర్వాత నాకు ఆ పాయసం చాలా బాగా నచ్చింది నేను మళ్ళీ ఇదే రెస్టారెంట్కి వచ్చి నేను మళ్ళీ అదే పాయసాన్ని ఆర్డర్ చెయ్యాలి అనుకుంటున్నాను దయచేసి నా ఆర్డర్ని తీసుకుని నాకు పాయసాన్ని పార్సిల్ చేసి ఇవ్వండి